మన భారతదేశంలో విద్యా విధానం చాలా మెరుగుపడిందండీ ప్రజల్లో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే చాలా వరకు డెవలప్ అయ్యింది ఎడ్యుకేషన్ సిస్టం అనేది చాలామంది కూడా ఈనాడు చదువుకున్న వారు తరహా అందరూ పాపులేషన్ అయితే పెరిగిపోయిందండి అందరూ చదువుకుంటున్నారు అందరూ డాక్టర్స్ ఇంజనీర్స్ అవుతున్నారు దీని కారణం ఏంటంటే మన ఇండియాలో జరుగుతున్న విద్యా విధానం వల్లే అందరు బాగుపడుతున్నారు అక్కడక్కడ చిన్నచిన్న సాంకేతిక లోపాలు కట ఉన్నాయండి బట్ అయినా బాగుంది ఎందుకంటే మనకు లాబ్స్ కట్ట కావాలంటే ఇంకా కాలేజెస్ కట్ట కావాలి ఎక్కువమం ఎక్విప్మెంట్స్ ఇటువంటివన్నీ మనకు కావాలండీ ఇవి కూడా ఎక్కువగా అందిస్తే కనుక ఇంకా ప్రజల్లో ఇంకా అనేకమంది బాగుపడతారని నా ఉద్దేశం